నేను ఎక్కువగా పాటలు వింటాను నాకు పాటల్లో చాలా రకాల పాటలు ఇష్టం మెలోడియస్ సాంగ్స్ ఇష్టం లవ్ సాంగ్స్ ఇష్టం మంచి పీస్ఫుల్ సాంగ్స్ ఇష్టం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎక్కువ పాటలు పెట్టుకోని ఉంటాను అందులో నాకు సామజవరగమన ధీర ధీర ఇంకా బాహుబలిలో సాంగ్స్ అన్నీ ఇష్టం మనోహరా లాంటి సాంగ్స్ అన్నీ ఇష్టం చెలియా చెలియా అలాంటి సాంగ్స్ ఇష్టం ఎక్కువ లవ్ సాంగ్స్ ఎక్కువ నచ్చుతాయి ఎందుకంటే అవి వినడానికి చాలా మంచిగా ఉంటాయి అందులో మళ్ళీ పాడినప్పుడు అందులో ఒక పాటలో చాలా అర్థం దాగి ఉంటుంది ఆ పాట విన్నప్పుడు మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ధీర ధీర అనే పాట నాకు అత్యంత ప్రియమైన పాట